మైతల మైథిలీ పని ఎలా జరుగుతుంది ఎక్కడ జరిగింది కాదు ఎక్కడ జరిగింది ఎంతమంది పని చేస్తున్నారు ఆరుగురు వస్తే మనం మాట్లాడుకుంది ఎంతమంది వస్తారని మాట్లాడుకున్నాం మనం అలా కదయ్య ఏది వర్క్ నేను ఎక్కడ ఎంఎల్ఏకి నేను ఏమి చూపించను పని ఎంతవరకు జరిగింది అంటే ఏమి చూపించను ఏమి చేయను అక్కడ జనాలు అందరు రోడ్డు మీద రోడ్డు రోడ్ మీద సగం కొట్టేసి అక్కడ ఆపేశారు వాళ్ళకు ఏమో అక్కడ జనాలు అందరు గొడవ అందరు చాలా మంది ఇంకా కంప్లెయింట్స్ ఇవ్వడానికి వెళ్తున్నారు నేను ఏమి చేస్తాను అప్పుడు మనం ఎంతగా ఎన్ని రోజులు నుంచి మాట్లాడుకున్నాం నువ్వు డబ్బులు అయితే ముందు తీసుకున్నావు పని అయితే ముందుకు వెళ్తలేదు ఏమి చేయను లేకపోతే నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు వెళ్ళి చెప్పు ఎంఎల్ఏ గారికి నాకు ఎందుకి తలకాయ పోటు అవును మనం మాట్లుడుకున్న రోజులు ఇంక ఎక్కడ ఇంకా ఈ అంశం ఎన్నో చాలా కాలంగా ఎప్పుడో జనవరిలో చెప్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ వస్తుంది అయిపోద్ది అయిపోద్ది అంటున్నావు అక్కడ ఏమో ముందుకు వెళ్తలేదు

ఇక్కడ నువ్వు పని ఎలా చేస్తావు క్వాలిటీ చేస్తావు అని కాదు అక్కడ పని అక్కడ నాకు ప్రషర్ వస్తుంది ప్రషర్ ఎక్కువ అయిపోతుంది జనాల దగ్గర నుంచి ప్రషర్ పైఅధికారి నుంచి ప్రషర్ అవును అయ్యా అన్నీ నీ పాయింట్యువ్లో నువ్వు చూసుకోవాలి గదా ముందుగానే అవి అన్నీ చేసుకోవాలి మనం మాట్లాడుకున్న దానికి మనం మనం మాట్లాడుకున్నదానికి నువ్వు అన్నీ ముందరగా చేసుకోవాలి నువ్వు ఏమి చేస్తున్నావు వాళ్ళ తో ప్రాఫిట్ వచ్చేవరకు కాదని చెప్పినావు అయ్యా అలాగైతే ఎలాగ అయ్యా నువ్వు సంతకం పెట్టావు గదా డాకుమెంట్ మీద నువ్వు డాక్క్యుమెంట్లలో నువ్వు సంతకం పెట్టావు నువ్వు తీసుకున్నావు డబ్బులు తీసుకున్నావు ఇంకా అడ్వాన్స్ ఎక్కడ ఇవ్వమంటావు అయ్యా మొత్తం తీసుకున్నావు గదా నైంటీ పెర్సెంట్ తీసుకున్నావు ఇంకా రావలసింది ఎంత ముందు ఏమో వన్ మంత్ టైం ఇవ్వాల్సింది ఏమో టెన్ పర్సెంట్ మని అంతేగా మీకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది అంతా ఇచ్చాను ఇంకా టెన్ పెర్సెంట్ కూడా ఇస్తే పని మానేసి వెళ్ళిపోవచ్చు నువ్వు చక్కగా అది సాయంత్రం ఎనిమిదిన్నర లోపు చూడు

ఏమి చేయమంటావు నేను ఒకవేళ అవ్వకపోతే ఏమి చేయమంటావు నేను ఏమి చేయగలను